ప్రపంచంలో చాలా రకాల జాతుల కోళ్ళు ఉన్నాయి ఒకటి దేశపు కోడి తెల్ల కోడి చేమ కోడి అనే రకాల కోళ్ళు ఉన్నాయి ఈ జాతుల కో జాతుల కోడిలు కొన్ని మన దేశపు కోళ్ళు ఊరి బయట ఊర్ల జనసంచారంలో పెరుగుతాయి వీటికి దాన్ తినే పదార్ధాలు అన్నీ రకాలైన తిన్ పదార్ధాలు తింటాయి అలాగే బయిలేరు కోళ్ళు అనేవి వీటికి వీటికి ఒక సెపరేట్ కాళి ప్రదేశము తీసుకోని వాటికి చుట్టూ గోడలు కంపౌండ్లు పెట్టేసి వాటికి కరెంటు లైట్లు పెట్టేసి వాటిని సూదులు మందులుతోటి పెంచుతారు అవి మాంసం ఎక్కువ ఉత్పత్తి కావడానికి వాటికి తగినంత పిండి జొన్న పిండి మక్క పిండి లాంటివే కాకుండా సూదులు ట్యాబ్లేట్లు ఇవన్నీ వేస్తారు అవి కరెంటు కింద పెంచుతారు వాటికి ఎక్కువ తొందరగా మాంసం రుత్పతున్ తొందరగా ఎక్కువ మాంసం రావడానికి చాలా రకాలైన ప్ర ఇదేంటిది ప్రాముఖ్యతను తీసుకుంటారు అలాగే గుడ్డు ఉత్పత్తి కూడా తొందరగా అయితది ఇంకాకొచ్చేస్తే అలంకార ప్రయోజనాలొచ్చేసి కోడి ఈకలతో చాలా రకాలుగా ఆర్ట్స్ వాటికి వాడుతారు ఇంకా అనుకూలతను చెప్పాలంటే చాలా రకాల అనుకూలతలు ప్రభావితం చేస్తున్నాయి